తెలుగు భాషలో మనకు ఆసక్తికరమైన పదాలు అంటే మనకు రెండు ఒకటే అక్షరాలు కలి కలిగిన పదాలు ఏమిటంటే ఉదాహరణకు రారాజు పాపాయి దాదాపు తాతారావు తాతాజీ బాపూజీ ఇట్లా సేమ్ లైక్ రెండు రెండు రెండు పదాలు ఒకటే ఒకటే అక్షరం రెండు సార్లు పునరావృతం అయితే అలాంటివి వేరే విధంగా అనిపిస్తుంది ఆసక్తికరంగా అనిపిస్తున్న ఆక ఆఆ ఆసక్తికరంగా అనిపిస్తాయి అంతే కాకుండా కొన్ని తెలుగులో సామెతలు ఆ సామెతలకు బయలు మళ్ళీ ఇట్లాంటి వర్డ్స్ అక్కడ ఇక్కడ అప్పుడు ఇప్పుడు ఇలా రెండూ కలగలిపి ఉంటాయి అలాంటి పదాలు కూడా కొంచెం ఆసక్తికరంగా అనిపిస్తాయి వీటిని నేర్చుకోవడానికి ఈజీగా ఉంటాయి అవి చిన్నపిల్లలయినా కానీ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటాయి దాదాపు అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడు ఇలా రెండు కలగలిపిన జంట పదాలైనా లేకుంటే వ్యతిరేక పదాలైనా లైక్ రెండు ఒకటే అక్షరం ఉన్న పదాలు లైక్ పాప్ పాపాయి బాపూజీ తాత ఇలాంటి పదాలు కొన్ని ఆసక్తికరంగా అనిపిస్తాయి ఇట్లాంటి ఇలాంటి పదాలు తెలుగులో నేర్చుకోవడం మంచిగా అనిపిస్తుంది ఇంకా నేర్చుకోడానికి కూడా ఈజీగా ఉంటుంది సులభతరంగా ఉంటాయి ఈజీగా ఉంటాయి